మా ప్రాంతంలో కొన్ని ఈ ఈరోజు ఎలా అంటే డెంగ్యూ ఫీవర్లు టైఫాయిడ్ ఫీవర్లు అనేవి వస్తున్నాయి ఈ ఈ ఈ మధ్యలో కొన్ని ఏంటంటే ఇవన్నీ రావడం వల్ల జనాలు చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఎందుకో మరి ఈ మధ్యకాలం వాతావరణం మారడం వల్ల వస్తుందో తెలియట్లేదు అలాగే ఆ మరి ఎందుకు ఏదో వైరస్ రావడం వల్ల వైరల్ ఫీవర్ రావడం వల్ల వస్తున్నాయో తెలియట్లేదు అలానే చిన్నపిల్లలకు గాని పెద్దవాళ్లకు గాని అందరికీ ఇలాంటి అన్ని వస్తున్నాయి మరి మరి చిన్నపిల్లలు అయితే ఇంకా ఆల్ మోస్ట్ చాలా భరించలేనంత ఆ స్థితికి వెళ్ళిపోయేవారు హాస్పిటల్ లో కూడా చాలా చిన్న పిల్లలకి అయితే చాలా ఇబ్బందిగా ఉండేది అలానే ఈ ఈ రోజుల్లో అయితే మా ఊరిలో ఎక్కువ డెంగ్యూ ఫీవర్లు టైఫాయిడ్ ఫీవర్ అనేవి ఎక్కువ వచ్చేసాయి అలానే అంటే కలరా కండ్లకలకలు లాంటివి కూడా రావడం జరిగింది మరి దేని వల్ల వచ్చేయో మరి తెలియదు వాటర్ వాటర్ అంతా నీరంతా కలుషితం అయిపోవడం వల్ల వచ్చిందో మరి లేకపోతే ఏదైనా వైరల్ ఫీవర్స్ లాగా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చిందో తెలియట్లేదు